హలో ఎవరు చెప్పండి మేము ఏ విధంగా సహాయపడగలము హలో మేడం చెప్పండి మేము ఏవిధంగా సహాయపడగలము అవును మేడం చెప్పండి అవును మేడం మీకేమి కావాలండి చెప్పండి మేడం ఫైవ్ మెంబర్సా మేడం చూస్తాను మేడం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి చూసి చెప్తాను మేడం కార్ ఓకెనా ఓకే మేడం సరే మేడం కార్ పంపిస్తాను ఉంటాయి మేడం ఓకే మేడం ఎన్ని డేస్ ఉంటారు మేడం త్రీ డేసా మేడం సరే మేడం హా ఓకే మేడం ఎమౌంటా మేడం ఒకసారి ఆగండి మేడం చూసి చెప్తాను మేడం మొత్తం అంతా కలిపి ఫోర్టీ థౌజండ్ అవుతుంది మేడం మీకు అక్కడ ప్లేసెస్ ఏమైనా చూపించాలా మేడం ఓకే మేడం ఓకే మేడం సరే మేడం అయితే ఒక ఫోర్టీ థౌజండ్ అలా చూసుకోండి మేడం టైమ్ చెప్పండి మేడం ఏ టైమ్కి మీరు సరే మేడం సెవెన్ థర్టీలోపు మీ ఇంటి ముందు ఉంటుంది మేడం కార్ ఓకే మేడం థ్యాంక్ యూ